హాయ్ అండి నమస్కారం ఊబర్ వాళ్ళా మేము ఊబర్లో ట్యాక్సీని బుక్ చేసాము

మేము చెప్పిన సమయంకి మీ ట్యాక్సీ రావడం లేదు ఆ డ్రైవర్ చాలా సమయం వృధా చేస్తున్నాడు అందువలన మీరు ఆ బుకింగ్ను రద్దు చేయాలని ట్యాక్సీ బుకింగ్ను రద్దు చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు